మేము ధనుర్మాసం స్టార్ట్ అయిందంటే ముగ్గులు ఇంటి ముందు ఖచ్చితంగా వేస్తామండి పేడ కల్లాపు చల్లి ముగ్గులు వేయడం మాకు చాలా ఇష్టం సూర్యుడికి తర్పణాలు అర్ప్ అర్పించడం కూడా మాకు బాగా అలవాటు సూర్యుడికి ఉదయాన్నే మేము తర్పణం అర్ప్ అర్పిస్తాము అలాగే పెద్ద పెద్ద రథాల ముగ్గులు సంక్రాంతి ముగ్గులు భోగికి కుండల ముగ్గులు భోగి పళ్ల ముగ్గులు అన్నీ వేస్తామండి మేము మళ్ళీ నుదుటిపైన బొట్టు పెట్టుకోవడం అనేది మా సాంప్రదాయం అండి హిందూ మత ఆచారం ప్రకారం అది మాకు పెద్ద సాంప్రదాయం నుదుటిపైన బొట్టు కంపల్సరీ పెట్టుకోని బయటికి వెళ్తామండి అలాగే జంద్యం వేసుకోవడం కూడా మాకు చాలా ఇష్టమండి ఎందుకంటే మా పిల్లలకు మేము జంద్యం వేస్తామండి జంద్యం వేసేటప్పుడు ఒక పెద్ద కార్యక్రమంలా చేసుకోని మేము ఎంతో సంతోషపడతాం జంద్యానికి ఖచ్చితంగా పూజ చేయిస్తామండి మేము పూజ కోసం గుడికి రోజు వెళ్తామండి ఇలా గురువారం శుక్రవారం మంచి పండుగల రోజు బాబా గారి గుడికి అన్నిటికీ వెళ్తామండి మేము గుళ్ళకి దర్గాలకు కూడా అప్పుడప్పుడు వెళ్తామండి ముస్లిమ్స్ ఉత్సవాలు చేస్తారండి అప్పుడు మా పిల్లలకి మేము దర్గాకి తీసుకెళ్తామండి అలాగే మేము పండుగలకి కార్తీకమాసాల్లో ఉపవాసాలు ఉంటామండి మాకు ఉపవాసాలు ఉంటే ఒక నమ్మకం అండి మేము అనుకున్నది జరుగుతుందనే నమ్మకం ఖచ్చితంగా మేము ఉపవాసాలు ఉంటాము రాజ్మా వంటి అని ఇంకా అనేక రకాల ఉపవాసాలు ఉంటాము ఇంకా అలాగే చాలా మతపరంగా ఆదివారాల పూట చర్చిలకి వెళ్ళడం అలాగే మా పండుగల పూట మేము ప్రతి ఒక్క గుడిని కాని టెంపుల్ని కాని దర్శించడం ఇలాగా ఇంకా ఏమేం చేస్తామంటే మేమే పండుగలకి పేదవాళ్ళకి ఈ పంచి పెట్టడం భోజనాలు అట్రా చేస్తామండి ఇంకా చాలా మతపరమైన ఆచారాలను మేము పాటిస్తామండి